నా ప్రాంతంలో కొత్తగా ప్రారంభించేటటువంటి వ్యాపారాలు పెద్ద పెద్ద వ్యాపారాలు పెట్టుబడులు పెట్టడానికి ఇక్కడ ప్లాస్టిక్ బాటిల్స్ తయారీ ఒక సంస్థ మరియు పేపర్ మిషన్ వ్యాపారం మరియు ఇక్కడ పెద్ద పెద్ద చిర చిల్లర కొట్టులు అంటే కిరాణా జనరల్ స్టోర్స్ అటేటి అటువంటివి ఇక్కడ వ్యాపారాలు ప్రారంభించడం జరిగింది ఎందుకంటే ప్రజలకు ప్రతి నిత్య అవసరానికి ఉపయోగపడేటివి ఇవి అవుతున్నాయి ఎందుకంటే ఇప్పుడు కొబ్బరి బొండాలు దాంట్లోనే వాటర్ పోయడానికి ఆ బాటిల్స్ అనేవి ఉపయోగపడుతున్నాయి మరియు టిఫిన్ ప్లేట్లు పేపర్ ప్లేట్లు మరియు ఇట్లాంటివి మనకు చాలా రకాల ఫంక్షన్స్ వచ్చినప్పుడు ఉపయోగపడుతున్నాయి అలా ప్రారంభించాలి అనుకుంటే ఇట్లాంటి వ్యాపారాలను మేము ప్రారంభించాలి అని అనుకుంటున్నాము